మా గ్రామంలో కూరగాయల వ్యాపారం పండ్ల వ్యాపారం బట్టల వ్యాపారం పుస్తకాల వ్యాపారం అలాగే చెప్పుల వ్యాపారం పాల వ్యాపారం ఇంకా కోడిగుడ్ల వ్యాపారం కొబ్బరికాయల వ్యాపారం

గానుగ వ్యాపారం అలాగే కోళ్ళ ఫ్య ఫారాల వ్యాపారం ధాన్యం వ్యాపారం సైకిళ్ళ వ్యాపారం బండ్ల వ్యాపారం మందుల వ్యాపారం పశువు మందుల వ్యాపారం పశు మేతల వ్యాపారం పూల వ్యాపారం మొదలైనవి మా గ్రామంలో నిర్వహించబడతాయి